మా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయరంగం ఇతర పరిశ్రమలు ఏ విధంగా ఎలా సహాయపడుతుంది అంటే లేదా ఎలా భాగస్వామ్యం చేస్తుంది అంటే అంతర్గతంగానో లేకుంటే రంగాలు అంతరంగాలగానో లేకుంటే అంతర్గతంగానో పరస్పర దారిద్ర అనుసంధానం ద్వారానో లీడర్ ఒకరి నుంచి ఒకరికి ఉత్పత్తి ఎగుమతి చేయడం ద్వారా కానీ మేము పరిశ్రమల ద్వారా వ్యవసాయ రంగం ఇతర పరిశ్రమల రంగంతో ఇలా సహాయపడుతూ ఉంటుంది ఈ వ్యవసాయ రంగంలో పరిశ్రమలు అన్నీ రంగాల్లో కార్మికులు నీటిపారుదల పంపులు సరైన పర్యావరణములు ముడి పదార్థాలు సృష్టించి సృష్టించడం దాని ద్వారా పరిశ్రమరంగంలో పరిశ్రమరంగం అనేది వ్యవసాయ రంగానికి సంబంధించిన పర్యావరణ ముడిపదార్థాలు తయారు చేయడం వలన వ్యవసాయ రంగానికి ఉపయోగపడుతూ ఉంటాయి సో ఒక మొక్కకి ఏదైనా పురుగు కానీ ఏదైనా వ్యాధి సోకితే సో ఈ పరిశ్రమల ద్వారా ఆ వ్యాధి నివారణకి మందు అనేది కనుక్కోవటం వళ్ళే పరిశ్రమలనేవి వ్యవసాయ రంగానికి ఉత్పత్తి చేసే అప్పుడు ఈ పరిశ్రమలు అనేవి చాలా రంగాల్లో సహకరిస్తాయి వ్యవసాయ రంగానికి నీటిపారుదల పంపులు ఈ పంపులు తయారు చేయడం వల్ల ఈ వ్యవసాయ రంగానికి నీళ్ళు అనేది వ్యవసాయం చేసుకోడానికి చెరువులలో గుంటలోంచి పైపులు వేయడం జరుగుతుంది దాని ద్వారా కూడా పరిశ్రమ రంగాలు అనేది వ్యవసాయ రంగంతో సహాయపడి పెరుగుతూ ఉంటాయి అన్నట్టు